భారంగా ఉంది సో మనకి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ప్రజలు అటు ఇటు వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి భారతీయల రవాణా సంస్థ చాలా చాలా భారీగా ఉందని నేను నేను అనుకుంటున్నాను